ఇతర భారతీయ భాషలు మాట్లాడే వ్యక్తులు తెలుగు మాట్లాడేటప్పుడు వారు సాధారణంగా తమ భాష యొక్క ఉచ్చారణ శైలిని వ్యాక్యరణాన్ని ప్రభావితం చేయడంతో పాటు హిందీ ఇంగ్లీష్ లేదా తమ సొంత భాష నుండి కొన్ని పదాలను కలిపి మాట్లాడతారు మొదట్లో వారు సరిగ్గా పలకపోవచ్చు లేదా వ్యాక్యరణ దోషాలు చేసే ముందు తెలుగు నేడుచుకోవడానికి ప్రయత్నిస్తారు తెలుగులో మాట్లాడేటప్పుడు వారి అవ్యక్తి విధానం కొంత భిన్నంగా ఉండవచ్చు ఉదాహరణకు హిందీ మాట్లాడేవారు తెలుగు పదాలను హిందీ చర్యలో ఉచ్చరించవచ్చు తమిళం మాట్లాడేవారు మాతృభాష ప్రభావంతో కొన్ని తెలుగు అక్షరాలను మార్చవచ్చు కానీ కొంత కాలానికి వారు స్థానికులు మాట వినడం ద్వారా చరైన ఉచ్చారణ మరియు వాక్య నిర్మాణాన్ని నేర్చుకుంటారు తెలుగు మాట్లాడే వ్యక్తులు ఇతర భాష వ్యక్తులతో సంభాషించేటప్పుడు వారి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారు అవసరమైనప్పుడు సవరణలు సూచిస్తారు కానీ వారిపై ఒత్తిడి లేకుండా వారిని ప్రోత్సహించడం అవసరం భాష అనేది అభ్యాసంతో మెరుగవుతుంది కాబట్టి వారితో నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడడం ద్వారా వారు మరింత సులభంగా తెలుగునే